వెయిటర్ ఇలా రామ్మా మీ దగ్గర ఏం ఫేమస్ అయితే స్టాటర్లు తీసుకురామ్మ కబాబులు ఐదు తీసుకురామ్మ మొగలయి బిర్యానీ ఒకటి హైదరాబాదీ బిర్యానీ ఒక్కటీ హైదరాబాదీ బిర్యాని దీంతో పాటుగా ఒక కూల్డ్రింక్ ఇంకా ఇక్కడ ఏమైనా ఫేమస్వి ఉన్నాయా బోన్లెస్ చికెన్ ఒకటి చికెన్ వింగ్స్ బట్టర్ నాన్ ఓకే ఇవి తీసుకురామ్మ ఇవి తిన్న తర్వాత చెప్తాం